చిత్తూరు జిల్లాలో ప్రధాన ఉద్యోగ అవకాశాలు జీవనోపాధి వనరులు వ్యవసాయం పారిశ్రామ సేవలు స్వయం ఉపాధి ఇలాంటివి ఉన్నాయి ప్రజలు ప్రభుత్వ ఉదోగాలకన్నా ప్రై ప్రై ప్రైవేట్ ఉద్యోగాల కన్నా ప్రభుత్వ ఉద్యోగాలనే ఇష్టపడుతారు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగాలలో శాలరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కావున వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలనే ఇష్టపడుతారు ప్రభుత్వ ఉద్యోగాలలో ఎక్కువగా పనిచేయకపోయినా కూడా అమౌంట్ డబ్బులు అనేది ప్రతీ నెల పడుతూనే ఉంటుంది కానీ ప్రైవేట్ ఉద్యోగాలలో అలా కాదు మనము ఎప్పుడైతే పని చేసామో అప్పుడు మాత్రమే మనకు డబ్బులు అనేది ఇస్తారు కాబట్టి ప్రజలందరూ ప్రై ప్రైవేట్ ఉద్యోగాల కన్నా ప్రభుత్వ ఉద్యోగాలనే ఎక్కువ ఇష్టపడతారు ప్రభుత్వ ఉద్యోగాలలో మనం సెలవులు తీసుకున్న కూడా మన డబ్బులు అనేది క మన డబ్బులు అనేది మన అకౌంట్ కి అకౌంట్ లో పడిపోతాయి కాబట్టి ప్రజలందరూ ఉ ప్రజలందరూ ప్రభుత్వ ఉద్యోగాలనే ఇష్టపడతారు ప్రభుత్వ ఉద్యోగాలలో ఎక్కడున్నా డబ్బులే అనేసి ప్రజలందరి న ప్రజలందరి నమ్మకం కావున ప్రజలందరూ ప్రభుత్వ ఉద్యోగాలనే ఇష్టపడతారు మా జిల్లాలో నిరుద్యోగ ప్రభువలం అలాంటివి ఏమి లేవు అందరూ అందరూ పనులు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు పాడిపరిశ్రమలు హస్తకళలు వ్యవసాయ సంబంధిత ఉద్యోగాలు ఇలాంటివి అందరూ వాళ్ళ వాళ్ళ వాళ్ళ సొంత ఉద్యోగాలు వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు